హలో ఎవరు చెప్పండి చెప్పమ్మ దినేష్ నీది ఏ కోర్సు మీది అదే ఏ ఏ బ్రాంచు ఓకే ఏంటమ్మ ఓకే అమ్మా డీటెయిల్స్ ఏమన్న చెప్పగలుగుతావా అమ్మ మీది ఏమన్న స్కూల్ ఫీ అదే కాలేజ్ ఫీ ఏమన్న డ్యూ ఉందా అదే అమ్మ ఇప్పుడు నో డ్యూస్ సర్టిఫికెట్ తీసుకోవాలి ఫస్ట్ అండ్ లైబ్రరీ దగ్గర కూడా మీరు ఎన్ఓసీ తీసుకోవాలి ప్రతి ఒకరి దగ్గర స్కూల్ వదిలి వెళ్ళిపోయేటప్పుడు అప్పుడు కానీ మనం ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ రెడీ చేయలేం అది మనదే అమ్మ ఇప్పుడు ఆల్రెడీ మీరు ఒకటి సబ్మిట్ చేసిర్రు కదా టీసీ అదికాక మన దగ్గర నుండి ఒకటి

అలా ఏమి లేదమ్మ మనది అక్కడ బ్రాంచ్ ఉంది సో మనం అక్కడికి పంపిస్తాం ఇక్కడ అన్నీ ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిన తరవాత హైదరాబాదులో కూడా మన బ్రాంచ్ చేయగలుగుతాం అమ్మ మీరు చేయాల్సింది ఏంటంటే పేరెంట్స్ని తీసుకుని ఒకసారి ఇక్కడికి వచ్చేయండి వచ్చి అది ఒకసారి మనం నో డ్యూస్ అవన్నీ డ్యూస్ ఏమన్న ఉంటే అవి క్లియర్ చేస్తే మనం ఫర్దర్గా ప్రొసీడ్ అయితాం మీరు ఎప్పుడు వెళ్తారు ఓకే అమ్మ ఓకే ఇవి ఏమి అవసరం లేదమ్మ మీరు డైరెక్ట్ వచ్చేయండి గ్యాప్ సర్టిఫికేట్ అవసరం లేదమ్మ ఇప్పటికి అయితే అది తర్వాత చూద్దాం మీరైతే ఒకసారి కాలేజీలో విజిట్ కాండి